ఎరోప్లేన్ హెలికాప్టర్ ఆంబులెన్స్ ఆటో బైసైకిల్ బస్ కార్ వ్యాన్ స్పోర్ట్స్ కార్ ఫైర్ ఇంజన్ లారీ షిప్ స్టీమర్ బోట్ బులక్ కార్ట్ అంబారి చారియట్ ట్రాక్టర్ రిక్షా స్కూటర్ ట్రైన్ ప్యారాషూట్ సబ్మరైన్